నేను ఒక ఆర్డర్ బుక్ చేసినప్పుడు దానికి ముందుగానే పేమెంట్ అయితే చేశాను కానీ ఆర్డర్లో అయితే నాకు డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అయితే లభించింది సో అవి నాకు ఆ ఆప్లో అయితే వాలె ఆ ఆప్ వాలెట్లో ఉంటాయి వాటిని నేను ఎలా పొందాలి అంటే నేను ఈ ఆర్డర్కి ఆల్రెడీ పేమెంట్ చేసేసాను కాబట్టీ ఈసారి ఆర్డర్ను ఏదైనా ఈసారి ఏదన్న ఐటమ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ పేమెంట్ మరి నాకు తగ్గి తగ్గిన అమౌంట్ అయితే నెక్స్ట్ అంటే ఈసారి ఉపయోగించుకోవచ్చు అంటే ఈసారి ఆర్డర్ నూట యాభై రూపాయలు అయితే నా దగ్గర ఆల్రెడీ యాభై రూపాయలు వాలెట్లో ఉన్నాయి కాబట్టి ఈసారి ఆర్డర్కి నేను వంద రూపాయలు మాత్రమే కట్టీ అది తీసుకోవచ్చు లేదు అంటే అలా స్టోర్ చేసుకోని ఒక అమౌంట్ అయిన తర్వాత దాన్ని ఇంకా అంటే ఏదన్న పెద్ద ఐటెం బుక్ చేసుకోవడానికి అలా ఉపయోగించుకోవచ్చు